హలో ట్రావెల్ ఏజెంట్ ట్రావెల్ ఏజెంటా అండి మేము గుంటూరు నుంచి హైదరాబాద్ రావాలనుకుంటున్నామండి మాకు హైదరాబాదులో ఏమేం ప్లేసులు చూపిస్తారు కార్కి ఎంత కార్కి ఎంత అవుతుందండి అసలు పది మంది వస్తాం పది మందిమి వస్తాం మేము ఎంత అవుతుంది ఆ సరే అండి ఆ చెప్పండి ఆ ఆ ఆ ఆ ఆ ఆ గోల్కొండ చూపిస్తారాండి ఆ బిర్లా మందిర్ చూపిస్తారా ఆ ఆ ఆ ఆ ఆ రామాజీ ఫిలిమ్ సిటీ చుపిస్తారాండి ఆ కోటి సెంటరు ఆ షాపింగ్ చేసుకోవాలంటే గో కోటి సెంటర్ చూపిస్తారాండి కోటి సెంటర్ తీసుకెళ్తారాండి మ్మ్ పెద్దు పెద్ద వాటర్స్ ఏమైనా చూపిస్తారాండి ఆ ఉండటానికి ఆ ఆ ఏసీ కూడా ఏసీ పెట్టిస్తారాండి ఆ మాకు ఆ ఆ మ్మ్ రేట్లు ఎంత అవుతాయి ఐడియా ఉందాండి మాకు చూసుకోవాలి కదా మేము పేమెంటు రేట్లు ఎంతవుతాయి పది మందిమీ అండి యాభై అరవై అవుతుందాండి పదిమందికి ఆ భోజనాలు కూడా కావాలండి భోజనాలతో కూడా ఇంకా భోజనాలకి వేరే కట్టాలాండి మాకు బిర్యానీ వాళ్ళు కావాలి బిర్యానీ పెట్టి ఇవ్వాలి హైదరాబాద్ ఫేమస్గా ఉండే బిర్యానీ పెట్టి ఇవ్వాలండి దాన్ని బట్టి మీరు రేట్ చెప్పండి తర్వాత మళ్ళా అంతయింది ఇంతైందంటే కాదండి ఆ కబాబా సరే ఏది బాగుంటుందో అది పెట్టి ఇవ్వాలి బాగుండే ఫెమస్వి పెట్టి ఇవ్వాలి ఆ ఆ సరేనండి మేము ట్రిప్పు బుక్ చేస్తాము అప్పుడు మీరు అమ్మట మాకు అరేంజ్ చేయండి సార్ ఓకే ఓకే